హలో చెప్పండి అవును అవునా అదే ఇక్కడ స్టాకు ఎక్కువ లేదు వస్తుంది వస్తుంది ఒక ఇంకో త్రీ డేస్ పడుతుంది కావచ్చు అయిపోయిందంటే ఎట్లా అన్నా చేసుకోవాలా మీరు ముందుగా ఇప్పుడు ఎందుకంటే షార్టేజ్ ఉన్నాయి గ్యాసు వస్తలేవు వాటికి కొంచెం టైం పడుతుంది ఇంకో త్రీ డేస్ పడుతుంది ఇంకో త్రీ డేస్ పడుతుంది అక్కడ కూడా స్టాక్ లేదు మీరు మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే ఎట్లున్నా ఇప్పుడు ఇప్పుడు ఎట్లున్నా స్టాక్ తక్కువుంది మీరు వెయిట్ చేయాల్సిందే మూడు రోజులు దాకా కొంచెం కొంచెం ముందే బుక్ చేసుకోవాలా మీరు చేసుకోవాలి ఇప్పుడు అట్లున్నది గ్యాస్ అందరూ ఎక్కువ వాడకం ఇక అందరూ గ్యాసే వాడతారు కాబట్టి ఇప్పుడు అక్కడ షార్టేజ్ ఉంది మా దగ్గర రేపు రాదండి ఇక మీరు ఒకేలా ఓ టూ డేస్ తర్వాత అంటే చూస్తాం

దొరికితే వేరే ఎక్కడ వేరే ఎక్కడ దొరకవు ఇక అందరికి దొరకవు దొరకవు సరే మేము మీకు స్టాక్ రాగానే మీకు కాల్ చేస్తాం వచ్చేముందు

ఊరికి వస్తుంది కదా ఆ బండి ఆ రోజు కాల్ చేస్తాం సరే సరే ఓకే ఓకే సరే మంచిది